గత కొన్నాళ్ళుగా పది సంవత్సరాల నుంచి ఎక్కువగా మాంసాహారం తినే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అయితే ఒకప్పుడు ఎక్కువగా శాకాహారులు ఉండటం వలన ఈ వ్యాపారం అనేది ఎక్కువగా జరిగేది కాదు లాభాలు కూడా చాలా తక్కువగా వచ్చేవి దేశం మొత్తంలోనూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నూటికి తొంభై ఎనిమిది శాతం ఇప్పుడు నాన్ వెజ్ తింటున్నారు దీనివలన మన రాష్ట్రంలో ఎక్కువగా వీటికి డిమాండ్ ఉంది నాన్ వెజ్ తినటం వలన ఇప్పుడు కోళ్ళకు మంచి లాభాలు వస్తున్నాయి ఇవి నా వ్యాపారాన్ని చాలా అభివృద్ధి చేసి నన్ను ఆర్థికంగా బలంగా నిలబెట్టాయి